ఈ ఊరు ఒకప్పుడు బాగా చాలా కష్ట పరిస్థితిలో ఉంది ఈ రోజు సుద్దంగా రోడ్లు అయితేనేమి గుళ్ళో గుడి ఇంప్రూవ్లు ఇవన్నీ చేసుకుంటూ అక్కడక్కడ చెట్లు చేమలు అన్నీ నీట్గా చేసుకుంటు ఊరు ఈ రోజు నీట్గా ఉంది కాబట్టి ఈ ఊరికి ఎవరు వచ్చిన పర్వాలేదు నీట్గా ఉంటుంది ఉంది బాగా అనేసి లెవల్లో మాట్లాడుకుంటారు ఒకే వీధి ఉన్నా కూడా ఈ ఇం ఇంటి ముందర మొక్కలు పాడు పెంచుకుంటు పూల మొక్కలు అవి ఇవి పెంచుకుంటు నీట్గా ఉంటుంది రోడ్డుపై డ్రైనేజీ కానీ డ్రైనేజీ నీట్గా ఉంది రోడ్డు ఆర్ బెన్ సిసి రోడ్డు కానీ నీట్గా ఉంటుంది ఎక్కడైనా ఏ ఇది లేకుండా నీట్గా ఉంచుకుంటారు రోడ్ని ఇక్కడ పక్కనే రెండు గుళ్ళు ఉన్నాయి గుళ్ళు సుబ్రమణ్య స్వామి గుడి వినాయక గుడి సుబ్రమణ్య స్వామి గుడి ప్లస్సు వాగ్ కృష్ణుడి గుడి ప్రశాంతమ్మ గుడి ఊళ్ళో ప్రజలంతా సాయంకాలం అయితే అట్టా పోయేసి పరోటకు మాటాడ గుడికాడ ప్రశాంతమైన వాతావరణం చెట్లు పాడు ఉంటాయి ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రశాంతంగా పోయి సాయంత్రం పూట ఆడ కూర్చొని కొంసేపు జ్ఞానం మాతో కూర్చొంటారు ప్రజలందరు ఊళ్ళో వాళ్ళు అందరు కూడా అందువల్ల అక్కడ గుడికాడ పోయి ప్రశాంతంగా పేపరు వేసుకుంటారు చదువుకుంటారు దాన్లో కొంచం మంచి చెడ్లు ఉన్నా కూడా దాని గురించి ఒకరినొకరు చర్చించుకుంటు సౌకర్యంగా ఉంటారు కాబట్టి సాయంకాలం అయితే గుడి దగ్గర పోయి ప్రతి ఒక్కడు అటా దండం పెట్టుకొని విబూది పెట్టుకొని కొంసేపు ఆడ గుడికాడ కూర్చొని మళ్ళీ లేచి ఊళ్ళోకి వస్తారు ఊళ్ళో నుంచి అటా ఊరు అ మంచి చెదులు ఎవరైనా ఏమైనా ఇబ్బందికరం ఉందా ఏమి ఎక్కడ అనేసి నలుగురు కూర్చొని కూడా మాట్లాడుకొనే పని మేం చేసుకుంటాం కాబట్టి అంతా నీట్ ఒకరికొకరు ఇబ్బందికరం లేకుండా ఊళ్ళో ఐక్యంగా ఉంటాం మేము కాబట్టి ఊళ్ళో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒకరు కలిసి పనిచేసుకుంటాం అందువల్ల మాకు ఏలాంటి ఊళ్ళో ఒకరికొకరు మనస్తాపాలు కానీ ఏం గానీ ఏమి ఉండవు నాకు కష్టం వచ్చినా పది మంది వస్తారు వాళ్ళకి కష్టం వచ్చినా మేము పది మంది పోయి వాళ్ళకి సేవచేసే పనులు చేస్తాం ఎవరి కన్నా చాలా ఇబ్బందికరం వచ్చిందంటే ఊరంతా కలిసి కట్టుగా పోయి మేము వాళ్ళ ఇబ్బందికరాన్ని పరిష్కరించే మార్గంలో కూర్చొని అందరు పే పెద్ద చిన్న ఆలోచించి ఆ పరిష్కారం కోసం మేము కొంసేపు ఆలోచించి ఆ పనిని కంప్లీట్ చేస్తాం అంతా ఇబ్బంది ఇంత వరకు రాలేదు కాబట్టి వచ్చినప్పుడైనా కూడా మా ఊళ్ళో అందరు కలిసి కట్టుగా పోయి పనిచేస్తాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఊళ్ళో అందరు సౌకర్యంగా ఇబ్బందికరం లేకుండా ఉన్నారు ఒకరికొకరు ఇబ్బందంటు ఏలాంటి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒకరు కలిసి మాట్లాడుకొని ఏమి ఇబ్బంది ఏమి ఇంకొకటేమి ఇంకొకటేమి నువ్వేం పైరు చేస్తావు నేనేం పైరు చేస్తాను ఎప్పుడు ఏం పైర్లు చేసుకోవాలి అనేసి సాయంకాలం పూట అందరు కూర్చొని ఏం బాగా నువ్వేం పైరు చేస్తావు నాదేం పని నువ్వేం చేయబోతున్నావు కలిసి కట్టుగా ఈ పైరు చేస్తే ఇట్లుంటుంది ఈ పైరు చేస్తే ఇట్లుంటుంది ఈ పైరు చేసుకుంటే ఇట్లుంటుంది అనే ఉద్దేశ్యంతో కూడా నలుగురు కూర్చోని మాట్లాడుకొని దాని గురించి అవగాహనతో మేము ఒకరినొకరు అవగాహనలో మాట్లాడుకొనే విధం కూడా చేస్తాం అందువల్ల మాకు ఎలాంటి ఊళ్ళో మనస్పర్థలు కానీ ఇబ్బందులు కానీ ఏం లేవు కానీ ఇప్పుడు పరిస్థితులు ఏం అటువంటి పరిస్థితులు ఏమి లేకుండా మా ఊళ్ళో అందరూ ఐక్యంగా ఉంటాం మాకు ప్రతి సంవత్సరం మాకు ఊళ్ళో వినాయక చవితి వచ్చిన పది మంది కూడా చేరి వినాయకుని పూ విగ్రహం పెట్టి పూజ చేసుకుంటాం అట్టే అంకాలమ్మ తిరణాలు వచ్చినా కూడా అంకాలమ్మ తిరణాలు కూడా అందరు పది మంది పోయి దగ్గర ఉండి ఆ పని చేసుకుంటాం ఇంక అదీ ఇంకొక రకం కృష్ణా కృష్ణాష్టమి వచ్చిన ఊళ్ళో అందరు పది మంది కలిసి కృష్ణాష్టమి చేసుకుంటు ఒకరికొకరు మనస్పర్థలు లేకుండా మేం ఊళ్ళో అందరు సమానంగా కలిసి కట్టుగా పనిచేసుకుంటన్నాం కాబట్టి ఏలాంటి ఇబ్బంది లేకుండా మేం ఊళ్ళో ఇప్పుడు ఉన్నాము మా ఊరు డెవలప్మెంట్ కూడా బాగుంది మాకేం అన్ని మేం పుత్తూరు మున్సిపాలిటిలో చేరింది మేం ప్రతి ఒక్కటి కావాలనుకున్న ఎవరినన్నా దాని నాయకులను పట్టుకొని ఈ మా సిసి రోడ్లు అయితేనేమి ఈ ఎలక్ట్రికల్ లైట్లు అయితేనేమి డ్రైనేజీ పాడైతేనేమి వాటర్ ప్రాబ్లమ్ వచ్చిన అయితేనేమి అందరు కలిసి కట్టుగా పోయి నాయకుడి దగ్గరకి పోయి కలిసి మాట్లాడుకొని

పంపింగ్ ఉంది ప్రతి ఇంటికి వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా మా ఊళ్ళో మేము సౌకర్యంగా ఉన్నాము అందువల్ల మాకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఊరు నీట్గా ఉంటుంది ఒకే కలిసి కట్టుగా పనిచేసుకుంటాం కాబట్టి మాకు ఊళ్ళో ఏ పని ఏం వచ్చిన ఆఫీసు మనకి ఏదన్న రాజకీయ పని వచ్చినా కూడా ఊళ్ళో అందరం పోయి కలిసి కట్టుగా పోయి మాకు ఈ పని చేసి పెట్టండి అనేసి మేం అడుగుతాం మాకు అందరు సహకరించి మాకు అందరు మాకు ఆ పని పూర్తిచేసి ఇది చేస్తా ఉన్నారు